చెప్పండి ఎవరండీ చెప్పండి అవునండీ తెలుసండి అంటే ఇంకొక ఇరవై రోజుల్లో అయిపోవాలి అండి అయితే ఇప్పుడే మీరు ఎంతమందో పేర్లు రాసి లిస్ట్ నాకు సెండ్ చెయ్యండి ఎందుకంటే నేను నేమ్స్ అనేవి టీషర్ట్స్ మీద వెయ్యాలి కదా తీసుకుంటాను అండి మీరు నేను అక్కడికి వచ్చి తీసుకుంటాను లేకపోతే నోట్ చేసి పంపించవచ్చు క్లాత్ ఎలా మీరు ఇస్తారా అండి మేము తీసుకోవాలా అంటే మీది ఏ కలర్ తీసుకుంటారో ఏంటో తెలియదు కదా మీరే బ్లూ తీసుకుంటారా అండి అంటే మాములుగా కుట్టే టీషర్ట్స్ అవి వేరే వేరుగా ఉంటాయి అండి మీరు స్పోర్ట్స్కి అంటున్నారు కాబట్టి క్లాత్ కొంచెం వేరు ఉంటుంది ఎక్కువ రేటు కూడా ఉంటుంది కొంచెం రేటు ఎక్కువ ఉంటుంది గేమ్స్కి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కదండీ కొంచెం రేటు ఎక్కువ అవుతుంది అండి క్లాత్ మరి కుట్టడానికి కూడా ఎందుకంటే టూ హండ్రెడ్ మెంబర్స్కి మీరు ఓన్లీ టూ ట్వంటీ డేసే ఆడిగారు ఇంకా రోజుకు రెండు అయిన అవ్వాలి కొంచెం టైమ్ ఎక్కువ స్పెండ్ చేయాలి కాబట్టి కొంచెం తొందరగా కుట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువ అవుతుంది అండి మనీ మాములుగా మీరు ఒక్కటే అడుగుతున్నారు కాబట్టి ఒక జతే కాబట్టి ఒక ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది అండి ఒక్కొక్కరికి మరి క్లాత్ క్లాత్ తీసుకుని మీరు అది ఆదిత్య కాలేజీ అన్నారు కదండీ సరే అండి అయితే నేను వచ్చి నేమ్స్ నోట్ చేసుకుని కొలతలు తీసుకుంటాను ఎవరిది వాళ్ళది నేమ్స్ బ్యాక్ రావాలా ఫ్రంట్ రావాలా అండి నేమ్ ఎవరి నేమ్ వాళ్ళది అన్నారు కదా బ్యాకా అండి ఇంకేమైనా సింబల్స్ ఏవైనా పెట్టాలా అండి షర్ట్ మీద అదే జెర్సీ మీద కాలేజీ సింబల్ అదే అంతేనా అండి సరేనండి అయితే నేను చూసుకుని వస్తాను ఏ రోజు రమ్మంటారు రేపు రమ్మంటారా వస్తానండి అయితే సరేనండి